నా ప్రాంతంలోని గ్రౌండ్స్లో ప్రధానంగా క్రికెట్ వాలీబాల్ కబడ్డీ వంటి ఆటలు కోసం బేసిక్ మొదలైన మాత్రమే మొదలైనవి మాత్రమే ఉన్నాయి ఈ మొదలైన మైదా మైదానాలలో సాధారణంగా లైటింగ్స్ సదుపాయం వాటర్ వాటర్ ఫెసిలిటీ లేదా ప్రామాణిక స్థాయి బెంచ్లు వంటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉంటాయి పెద్ద స్థాయి క్రీడా కార్యమా కార్యక్రమాలు నిర్వహించాలి అంటే తాత్కలికంగా టెంట్లు స్పీక స్పీకర్లు మరియు ఇతర అవసరాలకు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది అయినా యువత ఉత్సాహంతో ఈ మైదానాలలో నిర్వహించే స్థానిక టోర్నమెంట్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు